నాకు తెలిసిన మొబైల్ కంపెనీ పేర్లు నోకియా శాంసంగ్ రెడ్మీ రియల్మీ ఐఫోన్ మొబైల్ ఫోన్లు ఈ రోజుల్లో అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా పిల్లలకి బిజినెస్ పీపుల్స్కి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి పిల్లలకి చదువుకోవడానికి స్టోరేజ్ అవి అన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మా మాకు ఫోన్ వచ్చిన తరువాత మాది బిజినెస్ బిజినెస్ చాలా సులభంగా చేయాల్ సులభంగా చెయ్యగలుగుతున్నాము ఈ ఫోన్లు ద్వారా ఈ లావాదేవీలు కానీ ఏమైనా కూడా ఫోన్ లేకపోతే చాలా కష్టమైపోయేది ప్రతీది అక్కడికి వెళ్ళడము వాళ్ళు మన దగ్గరికి రావడము అలా ఉండేది కానీ ఫోన్ వచ్చిన తరువాత చాలా అసలు చాలా ఈజీ అయిపోయింది ఏదైనా ఉంటే ఫోన్ కాల్స్ ద్వారా మనకి ఈ పేమెంట్ వెయ్యడం కానీ మనకి ఏమి కావాలో వాళ్ళు వాట్సాప్లో పెట్టడం కానీ అన్నీ చాలా బాగా ఉంది